నేను వంట క్లాసులు నేర్చుకోవడానికి ఎక్కడా వెళ్ళలేదు నేను మ మా మమ్మీని చూస్తూ వంటకాలు నేర్చుకున్నాను కొన్ని వంటకాలు మాత్రమే నాకు వచ్చు వెజ్ కూరగాయల వంటలు చెయ్యడం వచ్చు నాన్ వెజ్ చెయ్యడం రాదు ఆ వంటకాలు కోసం నేను ఎక్కువగా యూట్యూబ్ చూస్తాను యూట్యూబ్లో చాలా రకాల చానల్స్ ఉన్నాయి వాళ్ళు అన్ని విధాలుగా డీటెయిల్గా చెప్తూ అన్ని రకాలుగా నేర్పిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్లో టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి నేను యూట్యూబ్లో చూసుకుంటూ ఎక్కువగా నేర్చుకుంటున్నాను అన్ని రకాల వంటలు నేర్చుకుంటున్నాను ఇంట్లోనే ఉండు నా ఫోన్లో ఇంట్లోనే ఉండి నా ఫోన్లోనే నేర్చుకుంటున్నాను వాళ్ళు ఒక ఛానల్ను శ్రావణి కిచెన్స్ అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మంచిగా చెప్తారు నాన్ వెజ్ వంటలే కాకుండా స్వీట్లు కూడా చెయ్యాలని అనుకుంటున్నాను ఏదైనా ఫెస్టివల్ వస్తే స్వీట్ చెయ్యాడానికి చాలా ఇష్టపడుతాను కాబట్టి స్వీట్స్ కూడా చెయ్యాడం నేర్చుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్స్లో చూసుకుంటూ